నేను నా వద్ద ఉన్న వస్తువు ఏదైతే అమెజాన్ నుండి స్వీకరింపబడి తీసుకున్నాను అది అప్పుడప్పుడు అసమాన్యతులతో పనిచేస్తున్నది నాకు ఇది ఎందుకో అప్పుడప్పుడు నచ్చడం లేదు వాడుతున్నప్పుడు అమానుషంగా ఆగిపోవుట మరియు అప్పుడప్పుడు ఆ స్క్రీన్ నల్లగా అవుట అన్నది ఎంతో తరచుగా జరుగుతున్నది ఇందులో ఉన్న ఏకైక తప్పిదము ఏమంటే ఇది మాత్రమే మిగతావన్నీ కూడా ఎంతో అద్భుతంగానే ఉన్నవి అని నాకు అర్ధమవుతున్నది కానీ ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకొనుట ఎంతో ముఖ్యం నా స్క్రీను పగిలిపోవుట అన్నది కూడా ఒక కారణం అనే చెప్పొచ్చు నా ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు స్క్రీను అన్నది పగిలిపోయి వచ్చిందా అని నేను కొంచెం గమనించాను కానీ నిర్మల స్వభావుడైన నేను అదంతా సుత్తి అని నమ్మసాగాను నేనే ఎర్రి పప్పును కూడా అయ్యానని అర్ధమవుతున్నది కనుక నేను మీ దగ్గర వస్తువుని కొనడం నా దురదృష్టమనే భావిస్తున్నాను